అవును ఏంటంటే ఇక్కడ దేశంలో డ్రైనేజ్లు కానీ ఈ యొక్క కరప్షన్ కానీ పొలిటిటీషిన్స్ కానీ వాళ్ళ చేతులలో ఎక్కువ గవర్నమెంట్ అనేది చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళు చూస్తున్నారు ఈ యొక్క ఒక రాష్ట్రంలో తీసుకుంటే ఒక ఒక్కొక్క నియోజ వర్గానికి ఒక్కొక్క ఎమ్ఎల్ఏ అని చెప్పి ఒక ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు నియోజక వర్గాలు ఒక ఇది లోక్సభ పార్టీ కానీ ఇలాగ వచ్చి నియోజక వర్గాలని నూట డెబ్బై దాక చేసారు ఈ చే చేయడం వల్ల పొలిటీషన్ అనేది పవర్ అనేది ఎక్కువై అయిపోయింది అలాగే బ్లాక్ మనీ ఇది కూడా ఎక్కువ అయిపోయింది ఈ డ్రైనే డ్రైనేజ్లు చూస్తుంటే ఇప్పుడిప్పుడు పెరుగుతున్నాయి అయితే తగ్గ తగ్గే మార్గంలో అయితే లేదు ఈ కరప్షన్ అనే అది తగ్గట్లేదు అది కాకుండా అంటే మధ్యపానం నిషేధం అంటే ఏమి చేయట్లేదు ఈ మధ్యపానం నిషేధం తగ్గిస్తే చాలా వరకు యాక్సిడెంట్స్ అనేది సడన్ యాక్సిడెంట్స్ అనేది జరగకుండా ఉంటాయి ఇది ఇలాంటివి చేస్తే కొంచెం భారతదేశం అనేది అభివృద్ధిగా ముందు దిశగా వెళ్తది